నమస్తే అండి ఫ్లవర్ బొకే షాపా అండి మాకు మాకు పూలు కావాలండి గులాబీలు మల్లెపూలు కావాలండి కావాల్సి వస్తాయండి ఎక్కువ మా ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది రేట్ ఏమన్నా తగ్గుద్దా అండి ఎంత ఉంది అండి రేటు అంటే బల్క్లో తీసుకోవాలి అనుకుంటున్నాం అండి ఏమన్నా తగ్గుతుందా అయితే మేము సాయంత్రం ఈవెనింగ్ వస్తాం అండి రేపొద్దున మా ఇన్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి ఈవెనింగ్ వస్తాము రేపు కావాలి సరే అండి థ్యాంక్స్ అండి సాయంత్రం వస్తాము